గ్రామీణ పట్టణ ప్రాంతాల్లోనూ పెరుగుతున్న వ్యాధులపై నా అభిప్రాయం ఏంటిదంటే ఇప్పుడు ఈ ఎండాకాలంలో ఎండ దెబ్బలు ఎక్కువ కొడుతున్నాయి వర వర్షాలు లేక వేడి ఎక్కువయ్యి టెంపరేచర్ కూడా బాగా ఎక్కువయ్యి ఎండ దెబ్బలు వడదెబ్బలు ఇట్లా కొట్టి అసలు నీళ్ళు సరిగా తాగక బాడీ శరీరంలో వేడి ఎక్కువయ్యి ఎడదెబ్బ వడదెబ్బలకు గురయితున్నారు చాలావరకు వీటి నుండి అంటే మామూలుగా వ్యక్తిత వ్యక్తిగత పరిశుభ్రత లేక సబ్ పరిసరాలు సరిగా లేక వాటిదా వాటి ద్వారానేమో మురికి మురికి నీళ్ళు ఉండడం నీళ్ళు ఎక్కువ రోజులు నిలువ ఉండడం ద్వారా దోమలతో దోమ కాటుతో కొన్ని కొన్ని చికన్గన్యా అని కూడా ఇప్పుడు వస్తుంది అన్నట్లు వాటికి అంటే బొ బొక్కలలో

ఇట్ల మనం క్రిములు మన చేతుల్లో క్రిములు ఉండి అవి మన నోటి ద్వారా మనకు వెళుతుంది ఇతరులకు కూడా మనం ఆ రోగాన్ని అంటే ఆ క్రిములని ఇతరులకు ప పంపించే విధంగా అంటే వారి మన ద్వారా వాళ్ళకు కూడా వ్యాపించే విధంగా అవుతుంది అన్నట్లు ఇలా అవ్వకుండా ఏంది అంటే వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి చేతులు కడుక్కోవాలి దోమలది ఏమో పరిసరాల చుట్టూ పిచికారి జల్లడం బ్లీచింగ్ పౌడర్ వేయడం అది నీళ్ళు నిల్వ ఉంచకుండా ఎప్పటిది అప్పుడు అన్ని అదే తే తే తెమ్మడగా ఉండకుండా మొత్తం ఎండిపోయేటట్లుగా ఉండడం ఇంకా మనము మన ఇమ్యూనిటీ అంటే మన వ్యాధి నిరోధక శక్తిని కూడా పెంచుకోవాలి మంచిగా ఆహారం తీసుకొని మనకి వచ్చిన జబ్బు ఏంటో దానికి కావలసినవి మ డాక్టర్ని అడిగి వైద్యుని సంప్రదించి వా అతను చెప్పిన మందులు సరిగా వేసుకోవడం టైంకి వేసుకోవడం సరైన ఆహారం తీసుకోవడం ద్వారా మనము ఈ వ్యాధులను అరికట్టవచ్చు అని నా అభిప్రాయం